ఎనభై ఐదు ఐదు వేల ఏడు వందల నలభై రెండు ఎనభై వేల నాలుగొందల ముప్పై ఐదు యాభై ఆరు వేల ఎనిమిది వందల తొంభై రెండు తొమ్మిది లక్షల ఇరవై ఐదు వేల రెండు వందల ఎనభై ఒకటి